హలో హాయ్ లిడియా హాయ్ బాగున్నా ఏంటీ అసలు కాల్ లేదు కలవడం లేదు లిడియా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చెప్పు ఫ్రీయే అవునా జూలరీ అంటే ఏమి తీసుకోవాలనుకుంటున్నావు బ్యాంగిల్సా లేదా నెక్లెస్సా లేకపోతే అవునా వెళ్దాం లిడియా ఇక్కడ ఇక్కడ దీల్షుక్నగర్లో లలితా జూవలర్సు చాలా బాగుంటుందంట లాస్ట్ మంత్ మా రిలేటివ్స్ తీసుకొనుండే అయితే అక్కడ మంచి డిఫెరెంట్ ప్యాటర్న్స్ బాగున్నాయి గోల్డ్ మంచి కమ్మలు కమ్మలు కమ్మలు నెక్లెస్ కొత్త డిజైన్స్ ఉన్నాయని విన్నాను ఇక్కడైతే బాగుంటుంది ఉంటుంది నువ్వు ఫ్రీగున్నపుడు చెప్పు నేను కూడా వస్తాను వెళ్ళి తీసుకుందాము అంటే ఉంటే ఉట్టి నెక్లెస్సెట్టేనా లేకపోతే ఇంకా అవునా మరి ఇప్పుడు రేట్ ఎంతుందో ఇంకా కొన్ని షాప్స్ ఉన్నాయి మరి లలితా జూవలర్స్ అనేవి కాకుండా ఇది కొన్ని మలబార్ జూవలర్స్ ఇమ్మడి ఇలాంటి కొన్ని షాప్స్ ఉన్నాయి మరి అయితే నాకు తెలిసి ఇది ఫస్ట్ ఇది చెప్పాను కదా లలితా జూవలర్స్ అయితే బాగుంటుంది అని ఇక్కడ మంచి మంచి ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ దొరకతుందంట సో ఓకే నువ్వు ఫ్రీగా ఉంటే ఈ సండే రోజు వెళ్దాం మనం ఓకే ఓకే లిడియా బాయ్